హలో గుడ్ మా గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ మ్యామ్ డ్యాన్స్ టీచరా మీరు

మ్యామ్ మాకు రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం నేను మా ఫ్రెండ్స్ డ్యాన్స్ నేర్చుకుందామని అనుకుంటున్నాం ఎస్ మ్యామ్ ఓకే మ్యామ్ మేము భరతనాట్యం నేర్చుకుందామనుకుంటున్నాం మ్యామ్

ఓకే మ్యామ్ చెప్పండి మ్యామ్ ఫీజు ఎంత మ్యామ్ మేం ఫైవ్ మెంబర్స్ ఉన్నాము ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా ఓకే మ్యామ్ మ్యామ్ మీ లొకేషన్ చెప్తారా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ త్యాంక్ యూ త్యాంక్ యూ మ్యామ్